రాష్ట్ర సంస్కృతిలో తెలుగు భాష అన్నది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే రాష్ట్ర సంస్కృతిలో తెలుగు అనే పదం తెలియని వారు లేకపోతే విన్నవారు మాట్లాడని వారు ఉండరు ఎందుకంటే ఈ యొక్క భాషను ఎంతో మంది ఎన్నోవిధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు మాములుగా భాష ఎందుకు అంటే మనకు ఉన్న అవసరతులు లేకపోతే ఎదుటి వారికి మనకున్న అవసరతులు చెప్పడానికి లేకపోతే వాళ్ళ అవసరతులు తెలుసుకోవడానికి భాష ఎంతగానో ఉపయోగపడుతుంది వీటిలో తెలుగు భాష కూడా మరి ముఖ్యంగా మన మాతృ భాషని తెలుగు భాషని ఎంతో చక్కగా మనం ఉపయోగించుకుని మన అవసరతులు తెలుసుకోవచ్చు లేకపోతే ఆ అవసరాలు తెలుసుకుని తద్వారా మంచి ప్రోత్సాహం ఇద్దరూ పొందుకోవచ్చు సంస్కృతిలో రాష్ట్ర తెలుగు భాష మాత్రం ఎంతో విధంగా ఉపయోగ పడుతుంది అని తెలియ చేస్తున్నాం